భారతీయ మీడియా అయితే నైంటీ పర్సెంటు నిజాలే చెప్తుంది కొన్ని ఛానళ్ళు మాత్రము ఒక టెన్ పర్సెంటు ఛానళ్ళు మాత్రము మా అవస్తారాలను చెప్తుంది తప్పులు వార్తలు చెప్పడము దానితోని పబ్లికు రావడము పోవడము తొందర పడడము మరియు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళనడము ఇది కాదు ఇట్లా ఇప్పుడెందుకొచ్చారు మీరని అనడము ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల పబ్లికు అయోమయంలో పడిపోతుంది ఈ మధ్యన కొన్ని ఛానల్లో ఎమైపొయినాయంటే తప్పుడు ప్రచారంతోనే గ్యాస్ కోసం అని చెప్పేసి వెళ్ళడము అక్కడ వెళ్ళినంక వాళ్ళేమనడము మీకెవరు చెప్పారు ఇలాంటిది ఇవి ఇంకా టైం ఉంది మీరు ఎందుకు ఇక్కడ రావడం చేయడము అని వాళ్ళంటరు ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా తెలిసి తెలియని చదువుకున్న వాళ్ళు అటు ఇటు అర్థం కాకుండా అక్కడ పోవడము ఇక్కడ అడగడము చేయడం తోనీ అక్కడ వాళ్ళకు ఇబ్బంది ఇక్కడ వీళ్ళకు అది ఎక్కడ కాకుండా అయిపోతుంది కాకపోతే మనా హైదరాబాద్ ఇండియా లోపల మాత్రము నైంటీ పర్సెంటు క్లియరే ఉంది అన్నీ ఛానళ్ళయితే ఒక ఏదో టెన్ పర్సెంటు ఛానెల్ మాత్రమే తప్పుడు ప్రచారాన్ని జల్లీ ప్రచారం ఎక్కువ చేస్తుంది దాని గురించి అయితే టీవీ నైనూ వీ సిక్సు ఇలాంటివి కరెక్ట్గా చెప్తుంది వేరేవి కొన్ని ఛానళ్ళు మాత్రమే అటు ఇటుగా ప్రచారం చేసి పబ్లిక్ని మాత్రం ఆగం పట్టిచ్చేస్తున్నాయండి